సుదీర్ఘ బైక్ ట్రిప్పుల్లో ఆరోగ్యంగా ఎలా ఉంటాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవా తీసుకుంటాను నేను ఇంకొకటి ఆర్ఆర్గా మంచినీళ్లు కాని లేకపోతే ద్రవ రూపంలో ఏదైనా తీసుకుంటాను ఎందుకంటే వడదెబ్బ ఎండ దెబ్బ లాంటి తగలకుండా నెక్స్ట్ రోడ్డు పైన ఇలాంటి ఆహారాలు తినడానికి ఇష్టపడతానంటే తర్వాత ఎప్పుడైతే వేడివేడిగా ఉన్నవి లేకపోతే అప్పటికప్పుడు తాజాగా దొరికే వస్తువులు ఇలాంటివి రోడ్లపై తినడానికి ఇష్టపడతాను ఒకసారి ఒకసారి బైక్ ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా దూర్గా దూరంగా వెళ్ళాము మేము అప్పుడు నాకు వెంటనే పట్టేసింది బాగా నడుము పట్టింది ఆ నడుం నొప్పి చాలా రోజుల వరకు పోలేదు ఇవన్నీ నేను ఎదుర్కొన్న సందర్భాలు అనమాట ఈ సుదీర్ఘ బైక్ ప్రయాణంలో నేను ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ ఇంకొకటి సుదీ ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మంచి పోషక ఆహారం తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం